హలో మా స్కూల్లో యాన్యువల్ డే ఉందండి అయితే నాకు కొన్ని సెట్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలి అండి ఒక త్రీ ఫోర్ సెట్స్ కావాలి ఒకటి వెస్ట్రన్ ఒకటి ట్రెడిషనల్ ఒకటి ఇట్లా కొన్ని ఏవైనా డిజైన్స్ ఉంటే మీరు సజెషన్ ఇవ్వండి

ఒక సెట్ ఏమో నర్సరీ వాళ్ళకి ఇంకో సెట్ ఇట్లా ఇంకో సెట్ టెన్త్ అండ్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఒక ట్వంటీ టు థర్టీ నర్సరీ వాళ్ళకి షార్ట్ వెస్ట్రన్ షార్ట్ టైప్ అట్లా మీరు ఏవైనా సజెషన్ ఇస్తే అది బాగుంటుంది ఓకే ఓకే మ్యాగ్జిమమ్ ఎన్ని డేస్ టైమ్ పడుతుందండి స్ట్రిచ్ చేయడానికి ట్వంటీ టు థర్టీయా

అవునా అండి ఓకే అంటే నెక్స్ట్ మంత్లో ఉంది చ బాగానే టైమ్ ఉంది ఓకే అండి నేను అది అంటే కొన్ని రిఫరెన్స్ పిక్స్ పంపిస్తాను ఇట్లా చేయమని కొంచెం అది చూసుకొని అలా స్టిచ్ చేయండి ఓకే అండి ఓకే అండి నేను చేస్తాను కాల్